ఆ ఎవరు ఆ

అవునా అండి మీరు సిసీ కెమెరాసు అలాంటివి అన్నీ అరేంజ్ చేసుకున్నారా లేదా అరేంజ్ చేసుకోండి అవునా అరేంజ్ చేసుకోండి అవన్నీ సిసి కెమెరాస్ లాక్స్ వేసుకోండి కంపల్సరీగా సెక్యూరిటీని వాళ్ళని పెట్టుకోండి అలాగే మీ షాప్ నెంబరు మీ షాప్ నేము ఒకసారి అడ్రస్సు మాకు పెట్టండి అదే అండి మీరు అడ్రస్ పెట్టతే షాప్ నేము ఏమైనా ఆ అవునా అండి ఓకేండి కంపల్సరీ సిసీ కెమెరాస్ మీరు అరేంజ్ చేసుకోండి ఓకే